నాకు చిన్నప్పటినుంచి బైక్ మీద ప్రపంచాన్ని చూడాలనే ఆశ చాలా ఎక్కువగా ఉండేది అందులో ముఖ్యంగా ప్రపంచాన్ని చూడాల్ససిన అవకాశం వస్తే దాన్ని బైక్ ద్వారా వాళ్ళ ఎవరు ఎవరేళ్ళాలంటే మా స్ నాతోటి స్నేహితులు మనకి ఇష్టమైన వాళ్ళతో వెళ్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ ప్రపంచాన్ని చూసే అవకాశం వస్తే నాకి నేను ముందుగా ఓపేరా హౌస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బిగ్బెన్ అంటే ఇవి సెవెన్ వండర్స్లో ఒకటి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా అండ్ ప్యారిస్ అమెరికా జమ్మా మసీద్ చాలా సూపర్ అంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా అలాగే వస్తే దేవస్థానాలు తిరుపతి శ్రీశైలం ఇలాంటి ప్రదేశాలు చూడాలని చాలా అంటే చాలా ఇష్టం నాకు ముఖ్యంగా బైక్ మీందంటే అది ఊహంచుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అలాంటి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కానీ అలాంటి అవకాశం వస్తుందో లేదో నాకు తెలియదు బైక్ ద్వారా ప్రపంచాన్ని చుట్టి రావాలనే కలను నేను నెరవేర్చుకోవాలని దేవుడిని ఎప్పుడూ కోరుతూ ఉంటాను ఇందులో ముఖ్యంగా ఒక ప్లేస్ ఉంటుంది చాలా అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది అదే అయోధ్య మందిరం చాలా అంటే చాలా బాగుంటుంది అలాగ వస్తే హంపి వాటి ప్రదేశాలు నాతోటి స్నేహిల స్నేహితులతో కలిసి వెళ్ళాలని నాకు కోరికగా ఉంది థ్యాంక్యూ